నమస్కారం అండి చెప్పండి ఆయ్ అవును అహహహా ఎంతుంది అన్నారు అండి మీది స్థలం అయితే మీరు మీకు తక్కువ డబ్బులతో అయిపోవాలంటే షెడ్ కింద వేస్తే అయిపోతుందండి అది కాదు మీరు ఫ్యూచర్ల్లో ఫ్యూచర్ల్లో దాని మీద ఏమైనా వేసుకుందాం అలాంటివి ఏమైనా ఉద్దేశం ఉంటే కొంచం ఎక్కువ పెట్టుకుంటే మీరు స్లాబ్ వేసేసుకుంటే చాలా మంచిది అండి అవునండి ఆ రూమ్ కట్టేసి అది మనం ఎలాగంటే స్లాబ్ వేసేద్దాం అండి తర్వాత ఎప్పుడన్నా మీకు ఏదన్నా పైన కూడా వేసుకునే ఉద్దేశం ఉంటే మనం మెట్లు అలా సైడ్ పెట్టుకుని పైన కూడా రెండు మూడు రూమ్స్ ఎడ్ చేసేద్దాం అయితే ఇప్పుడు ఎప్పుడు కల్లా చేయాలంటారు అయ్యి చూడండి చెప్తాను ఇప్పుడు షెడ్కైతే ఇప్పుడు సెంట్లో షెడ్ అన్నారు కదండి అంటే ఉజ్జాయింపున ఒక రెండు మూడు లక్షలు అవుతాయి అండి మీకు కాబట్టి ఒక రెండునర లక్షలో చేసేస్తాను తెలుసినోళ్లు కాబట్టి ఇంక అంతకు మించి అడగకండి అంటే మీ ఇల్లు ఎంత అండి మాకు ఓ పది సెంట్లు అండి మరి ఫ్రీగా చేయమంటారా అండి అంటే మీరు ఇప్పుడు ఏం అంటున్నారు షెడ్ వేయమంటునారా లేదా స్లాబ్ వేయమంటునారా శబ్ధానికి అలా నిద్రకూడా పోరండి అందుకనే నేను మీకు స్లాబ్ మంచిగా వచ్చేలా చెప్తున్నాను అండి అంటే నేను మొత్తం అంతా కలిపి చెప్తున్నాను అండి మీరు మీరు ఎక్స్ట్రా వేరే రూపాయి పెట్టకర్లేదు అండి రెండున్నర లక్షలు ఇచ్చారంటే మీరు మిగతా సామగ్రి అంతా మేమే తెచ్చుకుంటాం పనోలందరిని ఇప్పుడు అర్థం అయ్యిందా అండి అంటే ఇదుగోండి అహా అంత వరకు అవ్వదండి మా దాంట్లో ఎంత వరకు అవుతుంది అంటే వైరింగ్ అంతా పై పైన చేస్తాం ఓ స్లాబ్ వేస్తాం అంతే మీరు ఇంకా పెయింటింగ్ అలాంటివి అన్ని మీరు వేరే కాంట్రాక్ట్ లాంటివి మాట్లాడుకోవాల్సి ఉంటుంది అవన్నీ మేమే కడతాం అండి టైల్స్ వేయడం బాత్రూమ్ కట్టడం అవన్ని మాతోనే అయిపోతాయి అయితే అప్పుడు చెప్ రెండు వారల్లో ఒక రెండు మూడు నెలలు టైం ఇవ్వండి మంచిగా కడతాం పునాదులు వేసి సర్లే అండి సర్లే అండి ఉంటాను అండి